హలో హలో మీరు ఫార్మసీలనే ఉన్నారా అండి వినిపిస్తుందా అండి మీరు ఫార్మసీ ఓనరేనా అండి అది నాకు బాగా రెండు రోజుల నుంచి అవునండి నేను పారాసిటమోల్ వేసుకుంటున్నా అండి ఒక నాలుగు రోజుల నుంచి జ్వరమూ నొప్పులు ఉన్నాయని వేసుకుంటున్నాను దాని వల్ల ఏమైనా వస్తుందా అండి ఇది నాలుగు రోజులు ఆవుతుందండి రోజుకి మూడు సార్లు వేసుకుంటున్నా అండి డోస్ ఏమైనా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా జర చెప్పండి

బయట వస్తువులైతే ఎక్కువ ఏం తిననండి కాకపోతే నాకు బాగా బాడీ పెయిన్స్ వస్తున్నాయని వేసుకున్నానండి నాలుగు రోజుల నుంచి ఏమో అండి మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటది ఫార్మసీ చేస్తుందంట ఆ అమ్మాయి చెప్పింది వేసుకుంటున్నానండి సరే షాపులో ఉంటే మేము రావాలా అండి మీరు ఎప్పుడు ఉంటారో చెప్పండి వచ్చి తీసుకుంటాను ఏందండి సిట్రజినా ఏందన్నారది మీరు ఒక స్లిప్లో రాసి నాకియ్యండి మీరు సాయంత్రం కుల్లనే ఉంటదా అండి మీ షాపు సరే అండి నేను ఆడికి వచ్చినాక ఫోన్ చేస్తాను అండి మీరు జరా ఎత్తండి మధ్యలో నడిచేటప్పుడు నీరసం వచ్చి పడిపోతే ఎలా అండి సరే అండి నేను సాయంత్రం వస్తాను మా ఆయన పిలుస్తున్నారు బాయ్ అండి